ఈ రోజుల్లో పిల్లలు చదవకపోవడం తక్కువగా ఉందయ నేను ఖచ్చితంగా అనుకుంటాను ఎందుకంటే టెక్నాలజీ పెరగడం వలన స్మార్ట్ ఫోన్లకి ట్యాబ్స్కి ల్యాప్టాప్స్కి అంకితంమైపోయారు పొద్దున లేచి నుంచి రాత్రి నిద్రపోయే వరకు సెల్ ఫోన్లకి అంకితంమైపోయారు చదువుపైన దృష్టి పెట్టలేకపోతున్నారు మరియు తల్లిదండ్రుల అలవాట్లు కూడా పొద్దున్న పొద్దున లేచినప్పుడు సెల్ ఫోన్లు వాళ్ళ చేతికి ఇవ్వకుండా తల్లిదండ్రులే పుస్తకం పట్టుకొని ఉంటే తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు తల్లిదండ్రుల అలవాట్లే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మరియు ఒత్తిడి కూడా కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేస్తారు నువ్వు చదవాలి నువ్వు నువ్వు తరగతిలో మొదటి ర్యాంక్తో ఉండాలి అని ఇలా ఒత్తిడి చేయడం వలన పిల్లలకి చదువుపోయిన ఆసక్తి కూడా ఉండకపోవడం ఇంకా మరియు కొన్నిసార్లు పిల్లలకి ఆసక్తి కలిగించే లేదా వారి స్థాయికి తగిన పుస్తకాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు పాఠశాలలో పాఠశాల సెలబస్లోని పిల్లలకి అవి అవిటి పైన విసుగు విసుగు తెప్పించవచ్చు ఇంకా పిల్లలు పూర్తిగా చదవడం మానేసారని చెప్పడం కష్టం చాలా మంది పిల్లలు ఇప్పటికీ చదువుతున్నారు మరియు ఆనందిస్తున్నారు కానీ మనపటి తరాల్లో మునుపటి తరాలలో పోలిస్తే చదివే అలవాటు కొంత తగ్గిందని చెప్పవచ్చు ఇంకా పిల్లలు చదివే ఆసక్తి పెంపొదించడానికి తల్లిదండ్రులు ఉపాద్యాయులు మరియు సమాజం మొత్తం కృషి చేయవలసి అవసరం ఉంది వారికి ఆసక్తికరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడం చదవడానికి ప్రోత్సహించడం మరియు చదవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి ఆ ఉపాద్యాయులు తల్లిదండ్రులు చదువు విలువ చెప్తేనే పిల్లకి అర్థమవుతుందని నా ఉద్దేశం ఈ రోజుల్లో సెల్ఫోన్ ఎంత దూరంగా ఉంటే అంతా చదువుపైన దృష్టి పెట్ట పెట్టగలుగుతారు ఇంకా పొద్దున లేచి నుంచి ఫోనే కాకుండా ట్యాబులు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లే కాకుండా పుస్తకాలను కూడా తెలిచి చదివితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది